నేను చెప్పబోయే ప్రోడక్ట్ కేస్ కింగ్ నేను ఈ కేస్ కింగ్ షాంప్ను చాలా రోజులుగా వాడుతున్నాను నాకు ఈ కేస్ కింగ్ వల్ల ఎటువంటి డ్యాన్డ్రఫ్ పట్టలేదు ఇంకా చాలా కూల్ గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఎటువంటి కెమికల్స్ కలిసుండదు షాంపూ మొత్తం ఆయుర్వేద మలిణాలు కలిగి ఉంటుంది గవర్నమెంట్ కూడా సర్టిఫికెట్ చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చింది ఇది చాలా బాగుంటుంది ఇది ఓన్లీ షాంపే కాదు కేస్ కింగ్ ఆయిల్ కూడా ఉంటుంది ఈ ఆయిల్ కూడా మనం రుద్దుకున్న వెంటనే మసాజ్ చేసినట్టు కూల్ గా ఉంటుంది మన చ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఎటువంటి కెమికల్స్ కూడా కలిసి ఉండదు ఇది ఆయుర్వేద మలిణాలతో ఉంటుంది